నేను వాయిస్ కాల్స్ కంటే వీడియో కాల్స్ను ఎక్కువగా ఇష్టపడతాను ఎందుకంటే వీడియో కాల్స్ ద్వారా మనం ప్రత్యక్షంగా చూసుకుని మాట్లాడగలుగుతాం భావాలను బాగా వ్యక్తపరచగలుగుతాం అయితే కొన్నిసార్లు నెట్వర్క్ సమస్యల వల్ల వాయిస్ కాల్స్కు ప్రాధాన్యత ఇస్తాను ప్రతిరోజు నేను ఫోన్లో సుమారు మూడు నుండి నాలుగు గంటలు గడుపుతాను ఇందులో ఎక్కువ సమయం చదువులు సోషల్ మీడియా మరియు కుటుంబ సభ్యులు స్నేహితులతో మాట్లాడడానికి ఉపయోగిస్తాను